నాకు ఇవి పుస్తకాలు కావాలండి మన గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతాం కదండి అది పుస్త అహ లేదు మంది గ్రూపు ఫోర్ అండి గ్రూప్ ఫోర్ గ్రూపు ఫోర్ అండి గ్రూపు ఫోర్ మళ్ళా దానితో పాటుగా ఎస్ఎస్సి వీటికి కూడా ప్రిపేర్ అవుతాం అండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మన సెంట్రల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతాం అండి అదే మీ దగ్గర మన యాప్టిట్యూడ్కి సంబంధించిన బుక్స్ కొందాం అని వచ్చాను అండి అంటే వే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉందా అండి మీ దగ్గర లేటెస్ట్ది లేటెస్ట్గా ఇరవైది ఉందండి అంటే రేపు ఏ టైంకి రావచ్చండి మా మీకు బుక్సు మీ దగ్గరయ్యి ఏ టైంకి వస్తాయి అంటారు రేపు సరే అండి దాంతో పాటుగా మీకు ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీషు సంబంధించిన బుక్స్ ఉంటాయి కదండి మన వెర్భులకి సంబంధించినవి అది కూడా చూసుకుందాం అని రీజనింగ్కి కూడా బుక్స్ ఉన్నాయి కదండి

అదే అండి

సరే అండి నా అవి కూడా తీసుకుంటాను అండి రఫ్ బుక్స్ ఒకటి మన వైట్ కలర్ నోట్స్ కూడా తీసుకుంటాను అండి అంటే ఇంకా రేపు వచ్చినప్పుడు మొత్తం అన్ని కలిపి తీసుకుందాం అని చూస్తున్నాను అండి అంటే ఇప్పుడు కొంచెం బయటకి వెళ్ళే పని ఉందండి మీ దగ్గర ముందు బుక్స్ కనుకోని ఏమి ఉన్నాయో లేదో దాన్ని బట్టి మేము తీసుకుందాము అని

సరే అండి ఇంకా హలో

సరే సరే

సరే సరే అండి మొత్తం చెప్తాను అండి మాట ఇలాగా నా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను అండి అలాగే ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉన్నారు అందరు మీ మీ నేను ఒకవేళ నేను వచ్చినా పో నేను వచ్చినా రాకపోయినా వాళ్ళతో పాటు నా పేరు చెప్తారండి ఇలాగా నా పేరు సాయి నా పేరు సాయి అండి ఈవాళ నా పేరు చెప్తే మీరు డిస్కౌంట్ ఇవ్వండి ఎంతో కొంత ఏంది ఎంతని నేను చెప్ నేను మీరే చూసి చేయండి మళ్ళా వస్తారండి ఫ్రెండ్స్ సరే అండి బుక్సు కూడా నాకు ఇచ్చినవి వాళ్ళు నాకు ఇచ్చి నవి అడుగుతారండి వాళ్ళు కూడా నేను వాళ్ళు ఒకటే ప్రిపేర్ అవుతున్నాం అన్ అదే అండి అంటే అప్పుడులాగా కొంచెం మీ దగ్గర తెచ్చి పెట్టుకోండి అంటే వాళ్ళు కొంచెం వేరే ఊరు నుంచి వస్తారండి అంటే వచ్చిన వెంటనే మనం మన దగ్గర బుక్కులు ఉండేలా చూసుకోవాలండి మనం కొంచెం

అవును అండి అవును అండి బుక్ ఆ బుక్ తెప్పించండి మా వాళ్ళకనే కాదండి చాలా మంది కొనుకుంటున్నారండి ఆ బుక్కు నేను సరే అండి అదే బుక్సు అవి బుక్సు కొంచెం ఎక్కువ దానికి డిమాండ్ ఉందండి కొంచెం అందుకే చెబుతున్నాను అండి మీకు ఎందుకంటే నేను ఆల్రెడీ రెండు షాపులు తిరిగి వచ్చాను అండి అక్కడ కూడా లేవు అండి నాతో పాటు ఇంకో ఇద్దరు స్టూడెంట్స్ కూడా వచ్చారు అండి నా బుక్ కోసం వాళ్ళు వాళ్ళని తిరిగి పంపేశారు మీరు కస్టమర్లను తిరిగి పంపడం ఎందుకు అని అండి లేదండి ఇప్పుడు కొంచెం ఎక్కువ దానికి డిమాండ్ ఉందిలేండి అంటే కొత్త కొత్తగా దింపిన ఎడిషన్లో కొంచెం కంటెంట్ ఎక్కువ ఉండడం వలన మనకి అందరు ఎక్కువ బుక్స్ అది కొంటున్నారండి అవును అండి అవును అండి సరే అండి సరే అండి ఉంటాను